మరి వాళ్ళ క్షేమము లేకపోతే వాళ్ళ యొక్క యోగక్షేమాలు సమాచారాలు తెలుసుకోవాలంటే చాలా కష్టపడి వలస వచ్చేది పూర్వకాలంలో మరి వాళ్లకు ఉత్తరాలు రాసి ఆ ఉత్తరాలు మరి ఎప్పుడు కందుతాయో మరల నుంచి తిరిగి ఉత్తరాలు ఎప్పటి వరకు వస్తాయో మరి ఎదురు చూడడం జరిగేది

ఎవరితో మాట్లాడాలన్నా అది దేశాలైనా కానివ్వండి రాష్ట్రాలైన ఖండాలైనా దాటి మరి క్షణాల్లో మరి వీడియో కాల్స్ను బట్టి మరి వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది అంతే కాదు ఇంకా ఆ వ్యక్తులు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వీడియో కాల్స్లో చూడ్డాని బట్టి చాలా సంతోషం జరుగుతుంది ఒకప్పుడు బయటకి వెళ్లిన మనిషి ఎప్పుడొస్తాడో తెలియదు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదు కానీ ఇప్పుడు

ఒకప్పుడు సినిమా చూడాలంటే చాలా కష్టపడవలసి వచ్చేది మరి సినిమా హాల్కి వెళ్లి గంటల తరబడి నిలబడి ఆ టికెట్లు తీసుకునే లైన్లో ప్రయాసపడి ఇవన్నీ చేయవలసి వచ్చేది కానీ ఇప్పుడు మరి మనకున్న ల్యాప్టాప్స్లో అలాగే టీవీస్ ద్వారా మరి పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉన్న టీవీస్లో ఇంట్లోనే హోమ్ థియేటర్ పెట్టుకుని మరీ కుటుంబం అంతా ఆనందిస్తూ మరియు ఒకే స్థలంలో కూర్చుని సంతోషంగా మరీ సినిమా చూడడం అది మన సొంత వస్తువులు వాడుకుంటూ సినిమాలు చూడడం చాలా సంతోషంగా ఉంది